మీరు ఏసీ మెకానికేనా అంటే మా మా ఇంట్లో ఏసీ కరాబ్ అయింది ఒక టూ డేస్ నుంచి మీరు వచ్చి కొంచెం రిపేర్ చేయగలుగుతారా ఒక టూ డేస్ అవుతుంది

అడ్రస్ వాట్సాప్లో సెండ్ చేస్తాను లేకుంటే చెప్తాను ఇప్పుడు లేకుంటే ఓకే ఓకే అవునా ఓకే

ఓకే మీ నెంబర్ నాకు ఆన్లైన్లో దొరికింది అన్నట్టు అవును మీరు ఎక్కడ ఉంటారు అవునా ఫీజు ఎంత తీసుకుంటారు రిపేర్ చేయడానికి

అవునా సరే ఓకే ఓకే ఎప్పటి వరకు వస్తారు మీరు ఓకే ఓకే

ఓకే

కొంచెం జల్ది అర్జెంటుగా రాగలుగుతారా ఒక టూ డేస్లోపు ఓకే ఓకే థ్యాంక్ యూ